సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మేనేజర్ గారు

సార్ నా డ్యూటీ అయిపోయింది సార్ నా డ్యూటీ ఎల్లుండి ఉంది సార్ రేపు అయితే లేదు సార్ సార్ నాకు డ్యూటీ రేపు కదా సార్ ఈ రోజు ఉందా సార్ సార్ చూడలేదు సార్ నా డ్యూటీ నైట్ డ్యూటీ అనేసి ఉంది కదా మరి రేపు ఉంటుందేమో అనుకొని ఈరోజు లేదనుకున్న సార్ సార్ అదే సార్ వేరే అతనిది సార్ ఈ రోజు మరి నాకు అని డ్యూటీ వేసారు సార్ ఓహో అవునా సార్ సార్ అంటే నేను హాస్పిటల్ కి వెళ్దాం అనుకుంటున్నా సార్ వేరే ఎవరికన్నా ఇయ్యండి సార్ డ్యూటీ అవునా సార్ సార్ అదే ఇంకేం కాదు హాస్పటల్కి వెళ్లాలనే సార్ లేకపోతే వచ్చేవాడిని సార్ అవునా సార్ సార్ నాకైతే మరీ ఆ అబ్బాయి ఏం కాల్ చేసి చెప్పలేదు సార్ అంటే తను లీవ్ తీసుకుంటున్నా అని చెప్పాను కదా సార్ ఇలా సెలవు పెడుతున్నాను అని చెప్పలేదు సార్ అంటే నా నా పేరు చెప్పాడని చెప్పలేదు సార్ ఆహా సార్ నాకు మరి అవ్వదు సార్ మీరే కొంచెం చూడండి వేరే ఎవరినైనా వెయ్యండి సార్ అవునా సార్ అవునా సార్ సరే సార్ అయితే వచ్చేస్తాను సార్ అయితే ఒక వన్ అవర్ లేట్ అయ్యిద్ది సార్ పర్వాలేదా సార్ ఓకే సార్ అయితే వచ్చినాక ఓకే సార్ థ్యాంక్యూ సార్